కొత్త విద్యా విధానం ప్రకారం మాతృభాషలో బోధనపై దృష్టి సారించేటప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అనేక స్థానిక భాషా పాఠశాలలను ప్రభుత్వం మూసివేయడం లేదా విలీనం చేయడం గురించి ఆలోచిస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ విద్యా విధానం గురించి మాట్లాడాలంటే దీని ప్రకారం మూడు సంవత్సరాల నుండి అనగా మూడొవ తరగతి వరకు అంగన్వాడీలోనే నేర్చుకునేటట్లు చెప్పారు అంటే బేబీ క్లాస్ నుంచి మూడొవ తరగతి వరకు అలాగే మూడో తరగతి నుండి ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ వరకు హై స్కూల్లో ఉన్నత విద్య అన్నారు తర్వాత ప్లస్ టూ కూడా హై స్కూల్లోనే కొత్త విద్యా విధానం ఉంది అన్నారు ఆ తర్వాత డిగ్రీ నాలుగు సంవత్సరాలు చేశారు ఇలా నూతన విద్యా విధానం కొత్త ప్రద్ధతిలో చేశారు ఇలా ప్రభుత్వ విధానంలో విద్యా విధానం మార్పులు చేర్పులు సడన్గా చేయడం వల్ల విద్యార్దులు ఒత్తిడికి గురవ్వడానికి అవకాశం ఉంది అయితే ఈ విద్యా విధానం ప్రకారం మాతృభాష విషయానికొస్తే ఈ విధానంలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఉన్న స్కూల్స్ను అంగన్వాడీలో విలీనం చేశారు అలాగే అంగన్వాడీలో మాతృభాషలో విద్యాబోధన చేయాలని చెప్పారు అంగన్వాడీ స్కూల్స్లో చెప్పే టీచర్స్ కావచ్చు ఆయాలు కావచ్చు వారు బేసిక్ సిలబస్ నేర్చుకునే అర్హత సాధించి ఉండరు వారు టీచర్స్ అయినా కానీ కేవలం టెన్త్ క్లాస్ అర్హతతోనే అంగన్వాడీలో టీచర్స్గా జాయిన్ అవుతారు వారికి విద్య బోధించడంలో అంత అవగాహన ఉండదు కావున నాలుగవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు హైస్కూల్లో విద్యను ప్రవేశపెట్టడం వలన ప్రాధమిక పాఠశాలల్లో అంగన్వాడీలతోనూ హై స్కూల్తోనూ కలపబడ్డాయి లోకల్లో ఉన్న మాతృభాషల్లో ఉన్న పాఠశాలలు కొన్ని మూతపడ్డాయి విద్యా విధానం మెరుగుపడితేనే కానీ పాఠశాలలో పిల్లలు స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఆషక్తి చూపించరు వారి తల్లిదండ్రుల్లో మార్పు రాదు పిల్లలు విద్యా విధానంలో మార్పు రాకపోతే వారు ప్రాథమిక పాఠశాలలో చేర్పించడానికి పిల్లల తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపించరు కాబట్టి వారు ఉన్నత విద్య అందించటంలో విఫలమైతే తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికే ఇష్టపడతారు మరికొన్ని మాతృభాషలో ఉన్న పాఠశాలలు మూతపడడం వల్ల ప్రక్క ప్రక్కన ఉన్న గ్రామాల్లో కలిసిపోయాయి దీనివల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంగన్వాడీలో టీచర్స్ను పని ఒత్తిడి చాలా పెరిగింది ఇది వరకు చిన్నపిల్లలకు మాత్రమే బోధించేవారు బేబీ క్లాస్ నుంచి ఏబిసిడీలు అ ఆలు ఇలా బేసిక్ పాఠాలు మాత్రమే వాళ్ళు బోధించేవారు కానీ ఇప్పుడు మూడో తరగతి వరకు నేర్పించాలంటే వారికి నేర్పించే విద్య తెలియకపోవడం మాతృభాషలో బోధనా కొంచెం కష్టంగా మారుతుంది కాబట్టి వారు బోధించడంలో అంగన్వాడీ టీచర్స్ ఏమి ఆయాలేమి విఫలమవుతున్నారు అలాగే ప్రాథమిక పాఠశాలలో ఉన్న మూడవ తరగతి నుండి ఐదవ తరగతి పిల్లలను హై స్కూల్కి చేర్చడం వలన వారు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నారు అలాగే వారి సిలబస్ పెరగటం వల్ల విద్యార్థులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు అలా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎక్కువ శాతం మాతృభాషలోనే చదువుకుంటారు మాతృభాష మీద వారికేమీ వారి తల్లితండ్రులకేమీ నేర్పించే పద్ధతులు బాగా తెలుసుట మూలంగా పిల్లలకు వారు కూడా బోధించుకోగలగమని ఉద్దేశంతో పిల్లలను గ్రామాల్లోని పాఠశాలల్లోనే వారి తల్లితండ్రులు చేర్పించడానికి ఇష్టపడతారు అలాంటప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్లో అంటే ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ చదువులు వారి దగ్గరలో ఉన్న పేరెంట్స్కి కూడా అంతగా తెలియకపోవడం ఇంగ్లీష్ చదువుల కొరకు మరలా వారు ప్రైవేట్ క్లాసులు స్పెషల్గా ఏర్పాటు చేసుకోవడం వంటి విధానం ఉంది అలా చేసుకోవటం వల్ల వారు వారికి సరైన బోధన అందించే టీచర్స్ దగ్గరలో అందుబాటులో లేకపోవడం వలన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలకు మాతృభాషలో సరైన అవగాహన ఉండడం లేదు అలా కాకుండా ఈ విద్యా విధానంలో ఇలా విలీనం చేయకుండా పాత విద్యా విధానంలోనే ఒకటి నుండి మూడవ తరగతి వరకు మాతృభాషలోకి ప్రైవేట్ స్కూల్స్లో కానీ పబ్లిక్ స్కూల్స్లో కానీ పాత విధానమే ఉంటే బాగుంటుంది అని నాకనిపిస్తుంది ఎందుకంటే కొత్త పద్ధతుల్లో మార్పులు చేర్పులు చేయడం వలన ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని పిల్లలకు వారికి ఎలా బోధన చేస్తే వారికి అర్థమవుతుందో ఈ ప్రభుత్వం గమనించి వారికి పిల్లలకు చదువుకు తగ్గట్టుగా వారు చర్యలు చేపట్టుకొని ఈ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం వలన వారికి పాత పద్దతిలోనే బోధించడం వలన వారు కొంత సమయం వృధా కాకుండా చదువుకోగలుగుతారు ఈ కొత్త విధానంలో అయితే వారు నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది అలాగే అర్థం కావడానికి కూడా సమయం ఎక్కువగానే పడుతుంది కాబట్టి పాత పద్ధతిలోనే ఉండడం చాలా మంచిది అంగన్వాడీ స్కూల్స్లో అయితే ఈ విద్యా విధానం కరెక్ట్ కాదని నాకనిపిస్తుంది నాకు ఉన్న అభిప్రాయం విద్యా విధానం పట్ల నా అభిప్రాయం మాత్రమే చెప్పగలిగాను కొత్త విద్యా విధానం ప్రకారం మాతృభాషలో బోధనపై దృష్టి సారించేటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అనిక అనేక స్థానిక భాషా పాఠశాల్లో ప్రభుత్వం మూసివేయడం మంచిదని అనుకుంటున్నాను విలీనం చేయడం వల్ల వారు ముందుగా ఎక్కువగా చదువుకోవడానికి అవకాశం లేదని నా అభిప్రాయం